ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉన్న ప్రభుత్వం వై యస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా అవతరించిన మరు క్షణమే వాలంటరీ వ్యవస్థను సచివాలయం వ్యవస్థను నిర్మా నిర్మానించారు వీటికి కర్త కర్మ క్రియ అతనే ఏదైనా ఒక పథకాన్ని అమలు చేసేటప్పుడు సీఎంఓ ఆఫీసులో ఉన్న సిఎస్ అదేవిధంగా పలు మంత్రులను ఆర్థికవేత్తలను ఐఏఎస్ ఆఫీసర్లను అందరితో కలిసి ఒక నిర్ణయం తీసుకోని జనాల అభిప్రాయాలను సేకరించి మండల స్థాయిలో ఎంఆర్ఓల నుండి ఎండిఓల నుండి అందరి నుండి కలెక్టర్ గారి నుండి ప్రజల అభిప్రాయాలను సేకరించి ఆ పథకం వాళ్ళకు అనుకూలంగా ఉంటుందా ఎలా ఉంటుంది వాళ్ళ కష్టాలను తెలుసుకోని వాళ్ళ కష్టాలకు తగ్గా పథకాలను నిర్మూలించడం నిర్ణయించి ఆ పథకాలను వారికి చేరాలా చేయటం ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించేలా ఒక జీవోను తెచ్చి వాళ్ళకు న్యాయం జరిగేలా చేయటం అదేవిధంగా రాజకీయ నాయకులతో పాటు ప్రజలను కూడా మమేకం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పౌరులు కూడా సహాయపడేలాగా చేయటం వంటి కార్యక్రమాలను ఈ ప్రభుత్వాలు అనేవి ఎక్కువగా చేస్తు ఉన్నాయి ఇది మన పౌరులందరికీ కూడా ఒక గొప్ప గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు